మేమూ మా ఇంట్లో ఎక్కువగా వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏంటంటే ముఖ్యంగా ఫ్యాను అదీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సాధారణమైన వస్తువే ఎందుకంటే అదీ లేకపోతే ఈ రోజుల్లో అయితే ఎవరు ఉండలేరు ఫ్యాను వల్ల మనం గాలి వస్తుంది చల్లటి గాలిలో మనం పడుకోడానికి కూర్చొని విశ్రాంతి తీసుకోడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతే కాకుండా ఇంకొకటి టివి టివీ కూడా అందరి ఇళ్ళలో ఉండే సాధారణమైన వస్తువే అదీ మనం కాలక్షేపం చేయడానికి వాడుతాము అది టివిలో వచ్చే ప్రోగ్రామ్లు చూసి లేదంటే సినిమాలు చూసి లేదంటే మనమే సినిమాలు వేసుకుని లేదంటే పాటలు పెట్టుకోడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దాని వల్ల మనం కాలక్షేపం చేయడానికి లేదంటే అది విశ్రాంతి తీసుకొనే సమయంలో అలాగ టైము గడపడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకొక ముఖ్యమైన వస్తువు ఫోనండి ఫోను ఎందుకు అంటే ప్రతి ఒక్కరు అంటే చుట్టాలతో లేదంటే మనం ఎవరైనతోనైన మాట్లాడాలంటే మాట్లాడడానికీ ఫోటోలు తీసుకోడానికీ ఇంకా ఏదైనా ఆర్డర్ చేసుకోడానికి లేదంటే కొత్తవి విషయాలు తెలుసుకోవడానికి ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది ఈ రోజుల్లో అది కూడా మేము వాడుతూ ఉంటాము అదే విధంగా ఇంకొక వస్తువు అంటే మా ఇంట్లో ల్యాప్టాప్ వాడుతామండీ ల్యాప్టాపు నా చదువు కోసమని నేను తీసుకున్నాను దాంట్లో నేను కోడింగ్ నేర్చుకోవడానికి లేదంటే చదువుకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అప్పుడప్పుడు సినిమాలు చూడ్డానికి కూడా వాడుతూ ఉంటాను ఇంకా దాంట్లో గేమ్స్ ఆడుకోవడానికీ కూడా వాడుతూ ఉంటాను ఇంకా మా ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువు అంటే ఫ్రిజు అది కూరగాయలు ఎక్కువ కాలం ఉండడానికి కాపాడుకోవడానికి వాడతాము అదే విధంగా దాంట్లో పెట్టుకుంటే అది బాగా చల్లార్చి ఇస్తుంది కాబట్టి దాని వల్ల మంచి చల్లనీ నీళ్ళు తాగడం లేదంటే ఇంట్లో ఉన్న పెరుగులు లేదంటే పిండి అలాంటివి దానిలో పెట్టుకుని కొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి సాయం చేస్తుందని కొన్నాము అది ఈ మధ్యే కొన్నాము అంటే ఒక రెండు నెలలు అలా అవుతుంది ఇంకా ఫ్యాన్ టివి అంటే అది ఎప్పుడో నా చిన్నప్పుడు కొన్నాము ల్యాప్టాప్ కూడా నేను ఈ మధ్యే ఇంజనీరింగ్లో జోయిన్ అయినప్పుడు కొన్నాను అంతే